తెలంగాణ రాష్ట్రంలోని కంపెనీలు వివిధ సాంకేతిక ఉత్పత్తులు మరియు సేవలను అభివృద్ధి చేసి అందిస్తున్నాయి ముఖ్యంగా సాఫ్ట్వేర్ అభివృద్ధి మరియు కన్సల్టింగ్ కెల్టన్ టెక్ సొల్యూషన్ లిమిటెడ్ వంటి కంపెనీలు డిజిటల్ ఇంజనీరింగ్ మరియు సాంకేతిక కన్సల్టింగ్ సేవలను అందిస్తున్నాయి ప్రోటో టైపింగ్ సౌకర్యాలు టీ వర్క్స్ భారతదేశంలో అతిపెద్ద ఫోటో ట్రై ఫోటో టైపింగ్ సెంటర్ ఇది హాబీస్టులు మేకర్స్ మరియు ఎన్నో ఇన్నోవేటర్లని ప్రోత్సహిస్తుంది ఇంజనీరింగ్ మరియు తయారు సేవలు క్లౌడ్ సేవలు అప్లికేషన్ సేవలు డేటా అండ్ అనలెటిక్స్ ఆటోమేషన్ సేవలు డిజిటల్ బీపిఎస్ మరియు ఇఆర్ఎస్ సొల్యూషన్స్ వంటి సేవలను అందిస్తుంది అంతరిక్ష మరియు ఉపగ్రహ సేవలు అనంత టెక్నాలజీస్ లాంచ్ మెకానికల్ ఉపగ్రహాలు మరియు గ్రౌండ్ సిస్టమ్స్ కోసం హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ సేవలను అందిస్తుంది డిజిటల్ ఇన్సూరెన్స్ మరియు ఇంజనీరింగ్ సేవలు సిగ్నేటింగ్ డిజిటల్ ఇంజనీరింగ్ ఐపి అండ్ ఇన్నోవేషన్ సేవలను అందిస్తుంది డేటా అనాలెటిక్స్ మరియు ఏఐ సేవలు సెయింట్ లేదా అనలెటిక్స్ ఏఏ రోబోటిక్స్ మరియు లాట్ సేవలను అందిస్తుంది